నా మిత్రుడు యొక్క వివాహం సంబరంగా జరుగుతోంది ప్రస్తుతం నేను మా మిత్రులతో ఉంటున్నాను అందుగా అందుకనుక మా మిత్రులతో మంచి రెస్టారెంట్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేస్తాం అనుకుంటున్నాము అందుచేత మా యొక్క మొత్తం వచ్చేసరికి పదిమంది ఉన్నాం అందువల్ల మేము ఒక మంచి రెస్టారెంట్ నుండి ఆహారాన్ని ఆర్డర్ చేశాము మొత్తానికి పదిమంది కాను మా నా మిత్రుడు గౌతమ్కి ఈ యొక్క ఆహారం వెళ్ళాలని ఒక మంచి రెస్టారెంట్ నుండి ఆహారాన్ని బుక్ చేసాము ఆహారంలో ప్రతి ఒక్కరికి అందంగా అందరు ప్రతి ఒక్కరు సంతృప్తిగా తినాలని ఏ ఒక్క లోటు లేకుండా మంచి ఆహారాన్ని ఎంతో సువాసనకరమైన ఆహారాన్ని మంచి టేస్ట్ అయిన ఆహారాన్ని ఆర్డర్ చేయాలని నేను మా యొక్క మిత్రులతో సంతోషంగా తినాలని ప్రతి ఒక్కరూ మంచిగా ఆలోచించి ఏ ఒక్క రెస్టారెంట్లో ఆహారం బాగుంటుందని ఆలోచించి ఆ యొక్క రెస్టారెంట్ ముల్యంగా ఆహారాన్ని బుక్ చేసాము ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆహారం చేరాలంటే ఆ యొక్క చిరునామా గౌతం అని ఇంటికి ఈ ఆహారం వెళ్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వివాహానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు సంతోషంగా ఆ యొక్క ఆహారాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ సంతోషంగా నిద్ర నిద్రపోతారు అంతే కాకుండా అక్కడ ఎన్నో పనులు ఉండడం వల్ల ఇలా ఆర్డర్ చేసి తినడం వల్ల ప్రతి ఒక్కరు సంతృప్తిగా తింటారు సంతోషంగా తింటారు అంతేకాకుండా ఎంతో సంతోషాన్ని అనుభూతిని కలిగిస్తుంది అందుచేత గౌతం అని చిరునామాకి ఒక మేము చేసినా ఆ ఆర్డర్ ఆ రెస్టారెంట్ నుండి ఆ ఇంటికి వెళ్ళాలని చిరునామా మూల్యంగా వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరు తిని సంతోషంగా కడుపు నిండుగా తిని సంతోషంగా ఉండాలని ప్రతి మంచి ఒక మంచి ఆహారాన్ని పోషక పోషకాలు కలిగిన ఆహారాన్ని అక్కడ వెళ్ళాలని నేను ఈ చిరునామాకు పంపిస్తున్నాను